అండి మీ గార్డనర్లో ఎలాంటి ప్లాంట్స్ ఉన్నాయి మ్యామ్ ఓకే ఓకే ఈ కల్చర్కి బాగుంటుందా మ్యామ్ మేము ఎన్ని డేస్ అవి కేర్ తీసుకోవాలి ఓకే ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ మాకు ఈ వెజిటేబుల్సు ఫ్లవర్స్ డెకరేషన్ పర్పస్ ప్లాంట్స్ కావాలి మ్యామ్ ఉన్నాయా మ్యామ్ మీకాడ అవైలబుల్గా ఓకే ఓకే మ్యామ్ ఓకే ఓకే ఇప్పుడు సమ్మర్లో ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకోవాలి మ్యామ్ దాని గురించి ఓకే ఓకే ఓకే ఓకే మ్యామ్ బాగుంటాయి కదా మ్యామ్ ప్లాంట్స్ ఓకే ఓకే మ్యామ్ మాకు వెజిటబుల్ ఫ్లవర్సు వెజిటబుల్ ప్లాంట్సు ఫ్లవర్ ప్లాంట్సు ఇవ్వండి మ్యామ్ ఓకే ఓకే అది ఆవి ప్యాక్ చేయండి మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్